హలో హలో చెప్పండి ఏలూరు జిల్లాలో జిల్లాని మీరు విజిట్ చేయాలనుకుంటున్నారా మేడం ఏలూరు జిల్లాలో చూడటానికి చాలా బావున్నాయి చాలా ఉన్నాయి మేడం ఏలూరు దగ్గరలోని చాలా ఉన్నాయి మేడం ఏలూరు జిల్లాలోని అలాంటివి మీకు ప్రశాంతంగా ఉండే విధంగా డివోషనల్గా కాకుండా అన్నీ రకాలుగా అన్నమాట విహారయాత్రకి సంబంధించి అవన్నీ కూడా ఫస్ట్గా చెప్పుకోవాల్సింది ముందు డివోషనల్గా డివోషనల్గా అయితే మీకు ఏలూరుకి దగ్గరలోనే ద్వారక తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఉంది అది దాన్ని చిన్న తిరుపతి అని గూడా మేం కాల్ చేస్తాము దాన్ని ద్వారక తిరుమల అంటాము అక్కడ జరిగే ప్రతిదీ కూడా చాలా విశ్లేషణగా విశేషంగా కూడా చాలా బావుంటుంది ట్రెడిషనల్గా చాలా అన్నీ అన్నీ చాలా బావుంటాయి అక్కడ మీకు దైవ దర్శనం గానీ మీకు అక్కడ ఫుడ్డు కావాలంటే మామూలుగా మీరు మీరు ఫుడ్డు మీరు చే ప్రీపే ఐ మీన్ ప్రైవేట్గా మీరు తీస్కోవచ్చు లేదు అంటే దేవస్థానంలోనే అన్నదానం కూడా ఉంది అది ఎప్పుడు కూడా ఎంతో పౌష్టికమైన శుభ్రమైన ఆహారాన్ని మీకు వాళ్ళు అందిస్తారు ఎకామడేషన్కి వచ్చేటప్పటిక్కూడా మీకు ఎలా కావాలంటే అక్కడ మీకు మీకు మీకు కావాల్సిన ప్రైసుల్లో ఎకామడేషన్స్ కూడా బాగా దొరుకుతాయి చాలా బావుంటుంది మీరు విజిట్ చేస్తే గనక తప్పకుండా మీరు ఆ విషయంలోనీ చాలా హ్యాపీగా ఫీలవుతారు చాలా బావుంటుంది వాతావరణం గూడా చాలా బావుంటది మీరు ఆ వెళ్ళేటప్పుడు గానీ ఆ జర్నీలో గానీ అంతా కూడా చాలా బావుంటుంది ఇంకేమన్నా మీకు యాక్చువల్గా మీరు ఏలూరు జిల్లా నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే గనక మీకు బస్సులు ఉన్నాయి మేడం అలానే తర్వాత చాలా మంది బైక్ మీద కూడా వెళ్తూ ఉంటారు తర్వాత మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత గూడా అక్కడ బస్స్టాండ్ నుంచి మళ్ళీ మీకు టెంపుల్కి ఫ్రీ బస్సెస్ ఉన్నాయి తర్వాత వెహికల్స్ ఉన్నాయ్ లోపల మీకు ఎలా కావాలంటే అలా వాళ్ళు దర్శనానికి తీసుకెళ్తారు ఎరేంజ్ చేస్తారు యాక్చువల్గా ఏలూరులో అంటే మనకి పార్క్స్ ఉన్నాయండి బాగా తర్వాత మనకి బస్స్టాండ్ దగ్గరలోనే గేమ్ గేమ్స్ ఆల్ అని చెప్పేసి చాలా చాలా ఓపెన్ చేశారు అది పెద్దవాళ్ళకి పిల్లలక్కూడా చాలా ఎంటర్టైన్ చేస్తుంది పార్క్స్ అయితే చాలా చాలా చాలా డెవలప్ చేశారు అభివృద్ధి చెంది ఉన్నాయి అన్ని రకాలుగా పిల్లలకే కాకుండా పెద్దలక్కూడా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తున్నారు చాలా దగ్గర దగ్గర నమస్తే పార్క్ గానీ బృందావన పార్క్ గానీ ఎన్ టీ ఆర్ పార్క్ అని చాలా పార్క్లు ఉన్నాయి ప్రతీ ఆదివారం కూడా పిల్లలు గానీ వాళ్ళ పేరెంట్స్తోటి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఎప్పుడు వస్తున్నారు మేడం మీరు ఓకే మేడం థ్యాంక్ యూ మేడం చెప్పండి మేడం చెప్పండి మేడం ఫుడ్డు పరంగా అయితే మంచి మంచి ప్లేసెస్ చాలా ఉన్నాయి మేడం ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి అవి ఫుడ్డు కూడా మీకు చాలా చాలా నాణ్యతతో కూడిన ఫుడ్ మీకు దొరుకుతుంది రెస్టారెంట్స్ గానీ తర్వాత దాబాస్గానీ చాలా వరకు చాలా బావున్నాయ్ రెస్టారెంట్స్ ఇవన్నీ గూడా హోటల్స్ చాలా బావున్నాయి మీకు చాలా బావుంటుంది మేడం అన్నిటికి అన్నీ రకాలుగాను ఓకే మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ